సార్ నేను కరెంటు వల్ల వచ్చే కొన్ని ప్రమాదాల గురించి వివరిస్తున్నాను ఏంటంటే మనం ఇంట్లో కరెంటున్నప్పుడు మనం హీటర్ పెట్టుకున్నప్పుడు కాని తర్వాతొచ్చేసేసి ఫ్రిడ్జ్లు ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లు కింద వైర్లు కాని లేదా మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు జాగ్రత్తగా దాన్ని చూసి ఎలా ఏంది అనేది నీళ్ళు ఎక్కడంటే అక్కడ ఇది కాకుండా జాగ్రత్తగా తుడుచుకోవాలి వైర్లు ఎక్కడంటే అక్కడ మనకు తెలీకుండానే ఉంటాయి ఇంట్లో అయితే మనము వాటి గురించి కొంచం జాగ్రత్తగా ఉంటాము ఇప్పుడు సపోజ్ హీటర్ పెట్టుకున్నాము పిల్లలకి దగ్గరకి లేకుండా కొంచుం దూరంగా పెట్టుకుంటాము అలాగే దాన్ని కనిపెట్టుకుని ఉండి హీటరు అయిపోయేదాకా మనం జాగ్రత్తగా పక్కనే ఉండి చూసుకోవాలి తర్వాత ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా దాన్ని పక్కన పెట్టి తర్వాత నీళ్ళు పోసుకోవాలి మోటారు వేసుకునేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఒక్కోసారి ఏంటంటే ఇవి మోటరు వేసినప్పుడు కండెన్సరు అవి కూడా పేలుతూ ఉంటాయి దానివల్ల ఏంటంటే మనం ఎక్కడో మోటరు వేసేసేసి బయటకి వచ్చేసేసి ఎవరితోటి అయినా మాట్లాడుతూ అలా ఉండేమనుకోండి మనకి తెలియకుండానే దాంట్లో ఏదో ఇదయిపోయేసేసి తర్వాత మనం దాన్ని ఎట్లా ఎదురుకోవాలి ఏంది అంటే అందుకనే జాగ్రత్తగా కరెంటు ఉ ఉన్నప్పుడు కాని ఇల్లు తుడుచుకునేటప్పుడు కాని ఏవైనా కాని స్విచ్లన్నీ ఆపేసుకొని తర్వాతే నీళ్ళు మోటరు వేసుకున్నప్పుడు కూడా పక్కనే ఉండేసేసి అదయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరా టెన్ మినిట్సా అనేది చూసుకొని దాన్ని జాగ్రత్తగా ఆఫ్ చేసుకోవాలి అలాగే వచ్చేసేసి బయట కరెంటు వల్ల చాలా ఇబ్బందులొస్తుంటాయి ఈ వర్షాలు పడతాయి వర్షాలు పడినప్పుడు ఏంటంటే కరెంటు తీగలు కాని గాలికి వాటన్నిటి చెట్ల నడి మధ్యలోనించి కింద పడుంటాయి అప్పుడు ఏంటంటే మనము కరెంట్ ఆఫీస్కి ఎమ్మటే ఫోన్ చేసేసేసి మాకు ఇలా ఉందండి అని మనం ముందు కంప్లైంట్ చేయాలి చేయకపోతేమట్టుకు మనం కాని మనకు తెలియకుండా కాని ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి అందుకని చెప్పేసేసి కరెంటు వల్ల మనకి చాలా ప్రమాదం ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి